మా ప్రాంతంలో సాంప్రదాయ ఆటలు చాలా ఉన్నాయి మేము ఇతర పిల్లలతో కలిసి చాలా ఆటలు ఆడుతాము వాటిలో మొదటిగా వచ్చేది క్రికెట్ అది మా చిన్నప్పుడు కాదు మా నాన్నలు నాన్నల చిన్నప్పటి నుండి తరతరాలుగా ఆడుతున్న ఒక ఆట దీనిలో పదకొండు ప్లేయర్లు కావాలి ఒకవైపు పదకొండు ప్లేయర్లు మరొకవైపు పదకొండు ప్లేయర్లతో ఈ ఆటను చాలా ఆహ్లాదకరంగా ఆడవచ్చు మొదటిగా దీనికావాల్సినది ఒక బ్యాటు అలాగే ఒక బంతి అలాగే రెండు వైపులా వికెట్లు ఉంటే చాలు ఈ ఆటకు ఇంకెటువంటి పరికరాలు కావాల్సిన అవసరం లేదు కాకపోతే చుట్టుపక్కల పరిసరాలు చాలా ఖాళీగా ఉండాలి లేకపోతే మనం ఈ ఆట ఆడేటప్పుడు ఆ చుట్టుపక్కల ఏదైనా వస్తువులు ఉంటే వాటికి తగిలి పగిలిపోవడం అనేది చాలా జరుగుతాయి కాబట్టి ముందుగా టాస్ ని వేసి ఆడుతారు టాస్ ఎవరైతే గెలుస్తారో వారిని బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే చేయాలో వారిని కోరుకోమని చెప్తారు ఆ తర్వాత ఆటను ఆడి గెలుస్తారు అలాగే వాలీ బాల్ వాలీ బాల్ ని కూడా మన చుట్టుపక్కల ప్రజలు పిల్లలు ఇతరులు చాలా బాగా వారి యొక్క స్నేహితులతో కలిసి కోర్ట్ లో ఆడుకుంటూ ఉంటారు కోర్టు మధ్యలో ఒక నెట్ లాంటిది కట్టేసి దాన్ని ఆ పక్కనుండి ఈ పక్కకి బంతిని ఆడుకుంటూ ఒక బంతిని వేసేటప్పుడు ఒకే చోట మూడుసార్లు మాత్రమే దాన్ని తాకాలి నాలుగో సార్లు ఐదుసార్లు తాకితే ఇతరుల టీం వాళ్లకి ఒక పాయింట్ వెళుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆడాలి